హలో అవునమ్మ వచ్చారా ఇక్కడ గుడ్ వర్డ్స్ స్కూల్ దగ్గర అమ్మ అయితే రండి ఆ పై మేడ పైకి రండి అదే ఏసీ సరిగా తిరగటం లేదమ్మ స్లో అయ్యింది సర్వీసింగ్ అంటే ఒకటి రెండు సార్లు చేయించాము మరి మళ్ళీ చేయించలేదు మేము ఒక పది ఏళ్ళు అయ్యి ఉంటదమ్మా అంటే మేము ఏ వేసవికాలం వాడతాము మిగతా రోజులు వాడం అమ్మ అందుకు మాది అంటే కింద నుంచి రావాలమ్మ మాకు రిపేర్ చేయాలంటే మరి మీరు కింద నుంచి రావాలి కదా ఇక్కడ ఎవరు దొరకరు అది రిపేర్ చేయడానికి అవా అవునా అమ్మ ఆపట్లేదమ్మా మరి స్విచ్ ఆపట్లేదు

అదే మరి ఆపట్లేదు స్విచ్ ఆపకపోయిన పర్వాలేదేమో ఏసీ ఏసీ వేయం కదా అని అలాగ ఉంచుతున్నాం అమ్మ లేదు లేదమ్మా వ ఫస్ట్ రోజు వచ్చింది కొంచెం చిన్న వాసన తర్వాత మళ్ళీ మళ్ళీ లేదు ఏసీ తక్కువ వస్తుంది కొంచెం స్పీడ్ అలాగా కొంచెం కూల్ అవుతుంది అమ్మ చూడండమ్మ కొంచెం సరే అమ్మ